మా ప్రాంతీయ సంస్కృతి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నది దానికి గల కారణము ఒక్కసారిగా నాగరికత అనేది అతి కొద్ది రోజుల్లో చాలా మార్పులు జరిగినది ఉదాహరణకు క్రీస్తుశకం రెండు వేల సంవత్సరానికి పూర్వము రెండు వేల సంవత్సరం తర్వాత అనేదానికి ఎన్నో అనుగుణమైన మార్పులు అనూహ్యంగా వచ్చాయి విద్యార్థులకు సెల్ఫోన్లు చేతికి రావటము వాటి యొక్క ఉపయోగాలు నిరుపయోగాలు వాటి యొక్క వాడకాలను బట్టి మారుతూ వస్తోంది అలాగే మన సాంస్కృతికంగా భరతనాట్యము సంగీతము సాహిత్యము కళ అనేవి చాలా మరుగుడు పడిపోతూ ఉన్నాయి వాటిని నేర్చుకునే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉన్నప్పటికీ గూడా నేర్పేవారు గూడా చాలా తక్కువ మందే ఉంటున్నారని నా అభిప్రాయము ఉదాహరణకు వాయిద్యాలు నేర్చుకోవాలి అనుకుంటే వీణ వైలెన్ ఫ్రూట్ మృదంగం ఎన్నో ఉన్నాయి కాటి కానీ అవి ముందు తరాలకు అందించాలి అన్నవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అది నా అభిప్రాయం